నేను మా యొక్క తల్లిదండ్రులు మా ఇంటికి రావాలి అని అనుకుంటున్నారు వాళ్ళ కొరకు ఒక ట్యాక్సీని బుక్ చేయాలి అని అనుకుంటున్నాను టాక్సీ డ్రైవర్కి మా ఫోన్ చేసి బుక్ చేసి మా ఇంటి అడ్రస్ ఒకటి చెప్పి అక్కడికి ఎంత అవుతుందో కనుక్కొని మా అమ్మ నాన్నకి చెప్పి వాళ్ళని ఆ ట్యాక్సీలో ఎక్కించి మా ఇంటికి తీసుకురమని ఆ యొక్క టాక్సీ డ్రైవర్కు చెప్తాను మా ఇంటి అడ్రస్ చెప్పిన తర్వాత ఆ యొక్క టాక్సీ డ్రైవర్ ఎంత అడుగుడు అనేది ఆలోచించి దాని తర్వాత నేను నిర్ణయం తీసుకుంటాను మా ఇంటి అడ్రస్సు చెప్పి ఆ యొక్క టాక్సీ డ్రైవర్కి జాగ్రత్తగా ఇంటికి వచ్చేవరకు ఆయన్ని రూట్స్ చెక్ చేస్తు ఉంటాను టాక్సీ డ్రైవర్ని ఎంత అవుతుందో అన్ని చెక్ చేసి చెప్పి చివరకు మా తల్లిదండ్రులను క్షేమంగా తీసుకు వచ్చిన తర్వాత ఆయనికి డబ్బులు ఇస్తాను